నమస్కారం కృష్ణమూర్తి గారు నన్ను గుర్తుపట్టారా నాపేరు సురేష్ నేను మీ ట్రావెల్ ఏజెన్సీ నుండి అనేక మార్లు ప్రయాణం చేశాను ప్రస్తుతం నేనొచ్చిన కారణం ఏమిటంటే నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మా మారేడుమల్లి లేకపోతే గుడెస అట్లాంటివి ట్రిప్పెయ్యాలని చూత్తన్నామండి దానికి ఒక టాక్సీ బుక్ చేసుకుందాం అని వచ్చాను అంటే మూడు రోజులు మాతో ఉండాలి ఆ డ్రైవర్ కూడా డ్రైవరర్ ని మీరే మాట్లాడండి మారేడుమెల్లి తరువాత గుడెస తరువాత రంపచోడవరం ఇలాగ అన్నీ కలిపి ఒక మూడురోజులకి ట్రిప్ వేయాలనుకుంటున్నాం కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఒక పది మంది నుంచి పన్నెండు మంది ఉంటారండి ఎంతవుతుందో చెప్తారని కనుకుందాం అని వచ్చాను నాకు మీ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చాలా సార్లు వెళ్ళిన కారణంగా నాకు కొన్ని కూపన్లు కూడా వచ్చాయి ఆ కూపన్ల ద్వారా మీరేమన్నా నాకు రాయితీ ఇస్తారెమోనని డిస్కౌంట్ లాంటిది అడుగుతాం అని కూడా వచ్చాను అంతదూరం మరి పెద్ద పెద్ద కారులో వెళ్దామనుకుంటున్నాం మీరు ఎంతో కొంత మాకు డిస్కౌంట్ రూపంలో ఇస్తే ఎందుకంటే నేను చాలా సార్లు మీ ట్రావెల్ ఏజెన్సీ నుంచే అనేక మారులు ఎళ్ళాను దాని కానూ నాకు కూపన్లు కూడా అప్పుడప్పుడు వచ్చాయ్ ఆ కూపన్లేమైన వర్తించుకొని నాకు ఎమన్నా రాయితీ ఇప్పిస్తే కొంచం నాకు సాయం చేసినట్టు ఉంటుందని అడుగుదామని వచ్చానండి ఏమంటారు మరి